నేను బైకు మీద వెళ్ళాలి అనుకుంటున్నాను భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో మొదటిది హిమాచల్ప్రదేశ్ ఈ రాష్ట్రం దాని అందమైన పర్వతాలు సరస్సులు మరియు అడవులకు ప్రసిద్ధి చెందింది బైకులో హిమాచల్ప్రదేశ్కు అన్వేషించడం ఒక అద్భుతమైన అనుభవం అలాగే మనాలి వరకు లేదా చండీఘర్ నుండి షిమ్లా వరకు ఒక చిన్న ట్రిప్ను ప్రారంభించాలనుకుంటున్నాను ఇంకోక ప్రదేశం రాజస్థాన్ ఈ రాష్ట్రం దాని చరిత్ర సంస్కృతి మరియు అద్భుతమైన కోటలకు ప్రసిద్ధి చెందింది బైకులో రాజస్థాను అన్వేషించడం ఒక అద్భుతమైన మార్గం ఎందుకంటే ఇది మీకు ప్రాంతం యొక్క అందం మరియు చరిత్రను దగ్గరగా చూడడానికి అనుమతిస్తుంది మీరు జైపూరు నుండి ఉదయపూరు వరకు లేదా ఢిల్లీ నుండి జైపూర్ వరకు ట్రిప్ వేయాలనుకుంటున్నాను అలాగే కర్ణాటక ఈ రాష్ట్రం దాని సుందరమైన సముద్రతీరం పర్వతాలు అలాగే అడవులకు ప్రసిద్ధి చెందింది బైకులో కర్ణాటకాను అన్వేషించడం ఒక అద్భుతమైన మార్గం ఎందుకంటే ఇది ప్రాంతం యొక్క విభిన్న ప్రకృతి దృశ్యాలను చూడడానికి అనుమతిస్తుంది ఇది చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ట్రిప్ వేయడం బైకు మీద చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది